హలో నమస్తే అమ్మ ఓకే ఓకే ఫెయిల్ ఫెయిల్డ్ అని వస్తుందమ్మా ఈ ఫెయిల్డ్ అని వస్తే అప్లోడ్ అనేది మాకు రాదు మీ అప్లికేషన్ అనేది మీ అప్లికేషన్ మా దగ్గర రావాలంటే మీరు మాములుగా ఆధార్ సెంటర్లో అయిన మీ ఫోన్లో అయిన మీరు ఇది మీకు థంబ్ ఇంప్రెషన్ తెలుసు కదా థంబ్ ఇంప్రెషన్ వచ్చి సో అంటే మ్యాగ్జిమమ్ మీ దగ్గర్ లేదు కాబట్టి ఆప్షన్ మీకు అలా చూపించి ఉండదు అందుకని ఫెయిల్ అవుతుండవచ్చు మీరు ఏమి చేస్తారంటే ఈ ఆధార్ సెంటర్స్ ఉంటాయి కదా పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్కు సంబంధించి ఎవరైనా పెట్టుకొని ఉంటారు ఆధార్ అప్డేట్ చేయడానికి మీరు అక్కడికి వెళ్ళి అప్డేట్ చేయండి అమ్మా మీ థంబ్ ఇంప్రెషను ఐ ఇంప్రెషను అయితే మాకు అనేది మీకు ఎడిటింగ్ వస్తుంది మీరు ఏ ఏమి చేయాలి అనుకున్నారో అది మాకు ఎడిటింగ్ వస్తుంది మేము మీ సర్టిఫికేట్ చూసి మేము ఎడిట్ చేస్తాం పాజిబిలిటీ అనేది కొన్నింటి కొన్నింటికి అమ్మా మీరు చేసేదాని దగ్గర ఏంటంటే పాజిబిలిటీ మ్యాగ్జిమమ్ లేదు మీరు అక్కడికి సంప్రదించిన మంచిది అమ్మ ఓకే అమ్మ